హలో మీకు అతవసరంగా కాల్ చేస్తున్నాను మా ప్రాంతంలో నిర్మాణ పనుల కారణంగా మా ల్యాండ్లైన్కి కనెక్ట్ అయిన వైరింగ్ పూర్తిగా తెగిపోయిందండి దీనివలన మా ల్యాండ్లైన్ సేవలు ఆగిపోయాయి పూర్తి నిలిచిపోయాయి ఇది తక్షణమే సహాయం అవసరం ఎందుకంటే మా కార్యాలయం కమ్యూనికేషన్ దీనిపై ఆధారపడి ఉందండి మీ టెక్నికల్ టీంను ఒక ఆన్సైట్ టెక్నీషియను వీలైనంత త్వరగా పంపించమని మేము కోరుతున్నాము దయచేసి ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించండి ఆ మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ టూ సిక్స్ దయచేసి మా ద మా దగమా దగ్గరకి ఎప్పుడురాగలరు తెలిజేయండి ఓకే మీకు మెయిల్ కూడా పంపిస్తాము